రండి సార్ ఏం కావాలి సార్ అవునండి బెల్ట్లో చూపిచ్చ అవి బెల్ట్లో చూపించమంటారాండి లేదంటే ఇప్పుడు మాములుగా కూడా వచ్చాయి అండి కప్స్లో కూడా వచ్చాయండి మొన్న మొన్నే వచ్చాయండి కొత్త మోడలు లేదంటే మీకు బెల్ట్లోనండి మీకు సైజ్ ఎంత పడుతుందండి సైజ్ ఎంత చెప్పండి లెవెనా లేదంటే ఇది ఒకసారి కాలు ఇక్కడ పెట్టండి

సార్ మీకు పది సరిపోతుందండి ఒకవేళ పది మీకు ఫ్రీగా ఉంటే చూ చూడండి చూద్దురుగాని ఇదిగోనండీ సార్ ఇదిగోనండీ ఇదైతే ఇప్పుడిప్పుడే వచ్చిందండి ఇది చూడండి ట్రై చెయ్యండి ఇది ఒకసారి వేసుకోండి ఇది ఇదిగోనండీ ఇంకోకటి ఇస్తున్నాను ఇది కూడా ఇప్పుడే వచ్చిందండి ఇదేమో పాతదండి కాకపోతే ఇప్పుడు దాన్ని హైట్ పెంచాడండి ఇది అయితే ఒకటే ఉన్నాదండి ఇది మొన్న మొన్నే వచ్చింది ఇది అది ఇదండి కొంచెం పాతది ఉన్నాదండి అది బాగుంటుంది కానీ అది తక్కువలో ఉన్నాదండి మోడల్స్ ఇవే ఉన్నాయి కానీ కలర్స్ ఉన్నాయండి సరే అండి ఇదిగోనండీ బ్లాక్ ట్రై చెయ్యండి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఒకటి ఉంది రెడ్ అండ్ గ్రీన్ అండ్ వైట్ ఇదిగోనండీ బ్లూ అండ్ వైట్ ఉన్నాది రెడ్ అండ్ వైట్ ఉన్నాదండి అలా ట్రై చెయ్యండి అద్దంలో చూసుకోండి రెండు కాళ్ళకి వేసుకుని మీ కొంచెం లూజ్ అయినట్టున్నాది సరిపోతుందాండి మీకు ఇది అది ఎల్లో ఇది గ్రీన్ చూడండి గ్రీన్ బాగుంది లేదంటే ఈ ఈ మోడల్ తీసుకోక పోయారాండి ఈ మోడల్ కూడా చూడండి ఒకసారి బాగున్నాదో లేదో ఇది లే ఇది కూడా లేటెస్ట్ మోడలేనండి ఇదిగోనండీ ఇది చూసుకోండి ఒకసారి రెండు రెండు కాళ్ళు వేసుకోండి ఒకటి కాకుండా రెండూ వేసుకుని ఒకసారి అద్దంలోకెళ్ళి చూసుకోండి

చూసుకోండి ఇది బాగానే ఇది బాగానే ఉందండి మీకు మరి ఏమండి ఇంకోకటి కూడా ఉన్నాదండి మీకు కానీ స్ట్రైకరే కానీ వాడు కంపెనీ మార్చాడండి పేరు మార్చాడు అవి చూ చూపించమంటారండి ఇదిగో మీకు పదహారు వందలు అలా పడుతుందండి మరి అంటే మీకు వాట్ వాటర్ ప్రూఫ్ అండి మీరు నీటిలో తడిసిపోయినా కానీ ఏమవడండీ మేము మీ మీకు తెలిసే ఉంటుంది ఎప్పటినుంచో మాది ఇక్కడే ఉన్నాది షాప్ మేము చెప్తున్నాం ఇది అయితే తడిసినా కానీ మీకు ఏమవదండి మిగతావి ఏంటంటే కొన్ని కొన్ని ఒక్కోసారి బెల్టులు ఊడిపోవడం గట్రా జరుగుతుంది ఇది అయితే అసలు చెప్పు అరిగిపోతుంది కానీ మీకు బెల్టు అనేది ఊడదండి ఇప్పుడు ఇందులోనే షూస్ దింపాడండి ఫస్ట్ తరవాత ఏంటంటే ఈ చెప్పుల్ని దింపాడండి ఎందుకంటే మరి షూస్ షూస్ కూడాను ఈ కింద ఊడిపోతున్నాయి అని ఇప్పుడు స్ట్రైకర్ కంపెనీవాడు వాటర్ ప్రూఫ్ కింద దింపాడండి

ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి మాములుగా అయితే ఇది బయట పద్దెనిమిది వందలు అలా పడుతున్నాయి ఎంఆర్పీ ఉన్నాదండి ఎంత కాదనుకున్నా పద్దెనిమిది వందలు అంటే పదిహేడు వందలకి వస్తుంది ఇది హోల్సేల్ కాబట్టి పదిహేను వందలకి పస్తుందండి పదిహేను యాభై అండి ఇది ఏంటంటే హోల్ అది ఇది హోల్సేల్ అండి ఇంక రేటు ఇంక అంతేనండి ఇంక అంతకుమించి మరి ఇందు ఇది అంతకుమించి ఏం ఉండదండి బయట ఇంత తగ్గించడండి మీకు పదిహేను యాభైకి కావలిస్తే మీరు అది కనుక్కుని రండి బయట ఇంతకన్నా తక్కువ అయితే తీసుకోండి మీ పదిహేను యాభైకి అదే మీకు ఇక్కడ రేటుల్లో తేడా ఉండదండి మీకు ఎప్పుడూ మేము ఒకళ్ళకి ఒకలాగా రేట్ అయితే తేడా చెప్పము ఇంకేంటంటే హోల్సేల్లో ఫిక్స్డ్ రేట్ చెపేస్తామండీ అదండి మరి మీరు చూసుకోక్కర్లేదు చెప్పు క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి లేదండి లేదండి ఇంక హోల్సేల్ బయట చెప్తున్నాను కదండి పద్దెనిమిది వందల్లో మీకు పదిహేను యాభై అంటే అదే చాలా తక్కువండి అసలు బయట అంతకన్నా తగ్గదండి చూడండి లేదంటే తక్కువలో ఉన్నది చూసుకోమంటే చూసుకుందాం అంతే కానీ ఇది అంతకు మించి తగ్గదండి అంతే మరి బాగున్నాయి నచ్చిందంటే మనం సాటిస్ఫై అయ్యాం కాబట్టి ఇది తీసేసుకుంటే బాగుంటుందండి మరి సాటిస్ఫై అంటే మరి మీరు క్వాలిటీని కూడా చూడాలి కదండి మరి మీకు క్వాలిటీని బట్టి ఉంటుందండి ఏదన్నది పదిహేను ఫిక్స్ అండి ఇంక అంతకు మించి తగ్గదండి తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు లేదండి లేదు లేదు పదిహేను ఫిక్స్ అండి ఇంక అంతకు మించి తగ్గడం అయితే అవదండి ఇంక లేదండి దారుణమే అది అందుకే బయట కనుక్కోండి నిజంగా అంతకన్నా తక్కువ వచ్చుంటే మీరు అంతకంటే తక్కువ ఎవరు కొనుక్కోరు మీరు బయ మీకు తెలుస్తుందని అండి అంటే తెలుస్తుంది మేము నిజంగా కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అనేది మీకు తెలీడం కోసమండి పదిహేను వందలకి ఫిక్స్ అండి ఇంక సరే ఇయి ప్యాక్ చేసేస్తున్నానండి సరే ప్యాక్ చేసేస్తున్నానండి అయితే ఇవి